నాకు పక్షులను చూడటానికి చాలా ఇష్టమైన ప్రదేశం ఉంది అది కొల్లేరు సరస్సు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఉంది ఇది చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది కొల్లేరు సరస్సు ఒక పెద్ద మంచినీటి సరస్సు ఇది అనేక రకాల పక్షులకు నిలయం ఇక్కడ ప్రతి సంవత్సరం వేలాది వలస పక్షులు వస్తుంటాయి ఎన్నో రకాల పక్షులు ఇక్కడ జీవిస్తూ ఉంటాయి అవి చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి కొల్లేరు సరస్సు ప్రత్యేకత ఏంటంటే ఇది అనేక రకాల పక్షులకు ఆవాసం ఇక్కడ పెళ్లికాండ్లు కొంగలు బాతులు ప్లెమింగోలు ఇంకా అనేక రకాల పక్షులు కనిపిస్తాయి ఈ సరస్సులో పక్షులను చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి కానీ నాకు చాలా ఇష్టమైన ప్రదేశం అటపాక పక్షుల సంరక్షణ కేంద్రం ఇక్కడ పక్షులను చాలా దగ్గరగా చూడవచ్చు నేను ప్రతి సంవత్సరం కొల్లేరు సరస్సుకు వెళ్తాను ఇక్కడ పక్షులను చూడడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది పక్షుల కిలకిలరావాలు వాటి అందమైన రంగులు వాటి ఎగురుతున్న తీరు నన్ను మంత్రముగ్దులను చేస్తాయి కొల్లేరు సరస్సు నాకు ఒక ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది మీరు కూడా పక్షులను చూడటానికి ఇష్టపడితే తప్పకుండా కొల్లేరు సరస్సు సందర్శించండి ఇది మీకు ఒక మరపురాని అనుభూతిని అందిస్తుంది మీరు ఎప్పటికీ మర్చిపోలేనిదిగా ఉంటుంది